హలో మ్యాడమ్ నమస్తే మ్యాడమ్ మ్యా నా పేరు పద్మావతి అండి నేను బిఈడి హిందీ బిఈడి చే కట్టండి అయిపోయింది మ్యాడమ్ నేను ఒక స్కూల్లో చేస్తున్నాను నేను ఏంటంటే ఒక కాలేజీ లెక్చరర్గా చెయ్యాలని అనుకుంటున్నాను దానికోసం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మ్యాడమ్ ఓకే మ్యాడమ్

ఓకే

ఓకేనండి అంటే మనకి ఈ ఎంఏ కట్టేసిన తర్వాత ఏమన్నా రాయాలా క్వాలిఫికేషన్ ఇంకా పెంచుకోవాలి అంటే మళ్ళీ కాలేజీలో చెయ్యాలంటే ఏదైనా టెట్ గానీ నీట్ గానీ ఏదైనా రాయాలా ఓకే ఓకే ఓకే మ్యాడమ్ అంటే మరి అంటే మరి యూనివర్సిటీకి వెళ్ళడం అవ్వదు కదా మ్యాడమ్ నాకు ఇప్పుడు పీజీ చెయ్యాలి అంటే యూనివర్సిటీకి వెళ్ళకుండా మామూలుగా ప్రైవేటుగా చదవచ్చా మ్యాడమ్

అంటే మరి రెగ్యులరు వెళ్ళడానికి మనకు అవ్వదనుకోండి ప్రైవేట్గా కట్టి చేస్తే మనకేమన్నా శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుందా ఉండదా సరే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్